ఎక్కువ సెల్ టవర్సు అలాంటివి మా ఏరియాలో రాకుండా నేను కొంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేస్తాను అది పూర్తి నా హ్యాండ్స్లో ఉందని చెప్పను కానీ నేను కొంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేస్తాను ఎందుకంటే స్పారోస్ అనేవి మోస్ట్లీ ఎగ్స్డెన్ ఎక్సెంట్ స్పీసెస్ సో అవి రక్షించడం కోసం నేను నా వంతు చిన్న కాంట్రిబ్యూషన్ చేస్తాను అండ్ స్పారోస్ అండ్ పిజియన్సే వైల్డ్ లైఫ్ స్పీసెస్ మా రీజియన్లో అయితే